పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధానమైన కొన్ని స్థానిక పరిశ్రమలు మరియు వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి వ్యవసాయం పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయము ఒక ప్రధాన కేంద్రం జిల్లాలో పత్తి వరి మొక్కజొన్న చెరకు మరియు ఇతర పంటలు పండిస్తారు పారిశ్రామీకత పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి వీటిలో ఆహార పోసెసింగ్ రసాయనాలు పెషన్ ఇంజనీరింగ్ మరియు టెక్స్టైల్స్ ఉన్నాయి పర్యాటకం పర్యాటకం పశ్చిమగోదావరి జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలు ఆకర్షణలు ఉన్నాయి వీటిలో కోటలు దేవాలయాలు జాతీయ ఉద్యానవనాలు మరియు సాహస ప్రదేశాలు ఉన్నాయి ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు కాలక్రమేణా పరిమాణము చెందాయి వ్యవసాయము ఇప్పటికీ జిల్లా ఆర్ధిక వ్యవస్థలో ఒక ప్రధాన భాగం కానీ పరిశ్రామికత మరియు పర్యాటకం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు కొన్ని సమస్యలు మరియు అవకాశాలను ఎదుర్కొంటున్నాయి సమస్యలలో పెరుగుతున్న ధరలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న నిపుణుల కొరత మరియు పర్యావరణ నష్టాలు ఉన్నాయి అవకాశాలలో భారతదేశంలో వేగంగా పెరుగుతున్నా ఆర్ధిక వ్యవస్థ పెరుగుతున్న యువ జనాభా మరియు ప్రభుత్వము నుండి పునరుద్ధరణ మరియు మద్దతు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ పరిశ్రమలు మరియు వ్యాపారాలు భవిషత్తులో కొనసాగి ఇలా ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన పాత్ర పోషిస్తాయని నమ్ముతారు అవి స్థానికం నిరుద్యోగతను తగ్గించడానికి మరియు జిల్లాకు ఆదాయాన్ని తెచ్చుకోవడానికి సహాయపడతాయి